మాది హిందూ మతం ఫస్ట్లో నూట యాభై లేదా యాభై సంవత్సరాల క్రితం ఉండే ఆచారాలు ఇప్పుడు మీరు ఫాలో అయ్యే ఆచారాలు చాలా తేడానే ఉన్నాయి ఎందుకంటే అప్పుడు చాలా కఠినంగా ఉండేవి ఆచారాలు మొత్తం ఇప్పుడు మన ఆచారాలు వేరు వేరుగా మార్చుకుని వాడుకుంటున్నాము ఇప్ ఇప్పుడు మనం మా మతం గురించి తీసుకున్నట్లయితే రామాయణం మహాభారతం భగవద్గీత రామాయణం రామాయణం తీసుకున్నట్లయితే తండ్రి మాట జవదాటని కొడుకు అన్న మాట జవదాటని తమ్ముళ్ళు తండ్రి ఏది చెప్తే అదే చేస్తాడు రాముడు అలాగే భార్యే భార్యని బాగా చూసుకుంటాడు ఎలా అంటే రావణాసురుడు అపహరించి తీసుకువళ్ళినప్పుడు కూడా రాముడు నా భార్య అలాంటిది కాదు అలా రాదు అని చెప్పేసి యుద్ధం చేసి మరి సీతా దేవిని తెచ్చుకుంటాడు మహాభారతం మహాభారతం తీసుకున్నట్లయితే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అందరూ ఉంటారు మహాభారతంలో కూడా మహాభారతంలో స్నేహితులతో ఎలా ఆచరించాలి అనేది ఇంకా అన్నదమ్ములతో ఎలా ఉండాలి అనేది కృష్ణుడ్ని చూసి మనం నేర్చుకోవచ్చు నాకు మా మతం అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే అది సనాతన ధర్మం ఫస్ట్ నుంచి మా దాంట్లో ఉన్నది కాబట్టి నాపై మత ప్రభావం పడడం వల్ల నేను నేను నా మతాన్ని ఎక్కువ ఇష్టపడతాను మా ఆచారాలు ఎలా ఉంటాయంటే మేము ప్రతీదీ పాత కాలంలో ఉన్నట్టు కొన్ని చేస్తాము కొన్ని మార్చిన తర్వాత ఉంటాయి అవి అలా చేస్తాము ఇప్పుడు ఏదైనా పండుగ వచ్చింది అంటే ఫస్ట్ పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడు గుడికెళ్ళి దీపం పెట్టుకుని ఇంట్లో దీపం పెట్టుకుని ప్రసాదాలు చేసుకుని అలా చేసుకుంటాం అది మాకు ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారమే అలాగే మేము ఏ పండగ వ ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఫస్ట్ దేవుడికే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తాము అలాగే మేము ప్రతి దాంట్లో ఫస్ట్ దేవుడ్నే నమ్ముతాము ఇప్పుడు మేము ఫాలో అయ్యే ఆచారాలు ఇంకా మా పెద్దలు చెప్పిన ఆచారాలు అన్నీ చాలా వరకు ఒకేలా ఉంటాయి ఈ ఈ ఆచారాలన్నీ మేము రామాయణం నుంచి కొన్ని నేర్చుకున్నాము భారతం నుంచి కొన్ని నేర్చుకున్నాము ఇంకా భగవద్గీత నుంచి నేర్చుకున్నాము

తాతల కాలంలో ఉన్న ఆచారాలు ఇప్పుడు మేము పాటించే ఆచారాలు కొన్ని కొన్ని ఒకేలా ఉంటాయి కానీ కొన్ని కొన్ని వేరుగా ఉంటాయి అప్పుడు అప్పుడు ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి ఇప్పుడు మేము కొన్ని కొన్ని పాటిస్తాము కొన్ని కొన్ని అస్సలు పాటించము ఎక్కడికైనా వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావడం ఇంకా మళ్ళీ ఎవరైనా చనిపోతే వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేసే లోపలికి రావడం ఇలాంటివి వాళ్ళు బాగా పాటించేవాళ్ళు ఇప్పుడు మేము వచ్చేసరికి జస్ట్ కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వేళ్ళిపోతాంమంతే బయటికెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఒక్కోసారి కాళ్ళు కడుక్కుంటాము ఒక్కోసారి వెళ్ళిపోతాము అలా చేస్తూ ఉంటాము ఆ రోజుల్లో అయితే వాళ్ళు కంఫర్మ్గా కాళ్ళు కడుక్కునే వెళ్ళే వాళ్ళు అలా కొన్ని కొన్ని పాటిస్తాము కొన్ని కొన్ని పాటించము ఇంకా మా మతం అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మాలో ఫస్ట్ నుండి ధర్మం సనాతన ధర్మం ఉంది కాబట్టి మా మీద పడుతుంది కాబట్టి ఇంకా మేము మా మతాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము ఇంకా మేము ఏ పండగ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా ఫస్ట్ దేవుడి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని దీపారాధం చేసుకుని తర్వాతే ఏ పనులైనా స్టార్ట్ చేస్తాము ఏ పని అయినా స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఫస్ట్ దేవుడు తర్వాత మేము ఏ పనైనా స్టార్ట్ చే స్టార్ట్ చేస్తాం మా మతం అంటే మాకు వచ్చి చాలా ఇష్టం మాలో కూడా మా పద్ధతులు మాకు చాలా నచ్చుతాయి అందుకే మా మతం అంటే మాకు చాలా ఇష్టం